హలో ఎవరు అవునండి మయూరి హోటలే మొగలయి మొగలయి కర్రీ బాగా ఫేమస్ అండి ఇంకా దమ్ బిర్యానీ ఫ్రాన్స్ర్ బిర్యానీ చికెన్ లాలిపాప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ చాలా ఫేమస్ అండి బాగాయితే మొగలయి కర్రీ ఎక్కువగా ఫేమస్ అండి ఇక్కడ చాలామంది ఇక్కడే కొంటారు కస్టమర్స్ ఆర్డర్ చేసుకుంటారు మా దగ్గర చాలా బాగుంటుందండి టెస్ట్ చెయ్యండి మీరు కూడా చాలా బాగుంటుంది నచ్చుతుంది కూడా మీకు ఉంటుందండి ఒక ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుందండి చాలా బాగుంటుందండి అందులో ఎగ్ ఫ్రై చేసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చెయ్యండి ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది ఇంకా ఉంటాయి ఫ్రా బిర్యానీ కూడా ఉంటుంది ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ చికెన్ లాలిపాప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి నచ్చితే మీరు అవి కూడా ఆర్డర్ చేసుకోండి వన్ అవర్ వన్ అవర్లో తెచ్చిచ్చేస్తాం వన్ అవర్లో మీరు ఏదైనా ఆర్డర్ చెయ్యండి మేము మీకు వన్ అవర్లో తెచ్చి ఇచ్చేస్తాము అండి ఇచ్చేస్తామండి ఎంత మెంబ ఎన్నిమెంబర్స్ అయినా స పర్లేదు ఇచ్చేస్తాం వన్ అవర్లో ఒక గంటలో ఇచ్చేస్తాం మీకు అంతే రేటండీ డెలివరీ చార్జెస్ పడతాయండి థర్టీ రుపీసు అవునండి సరే ఓకే మేడం థ్యాంక్ యూ